హలో నమస్తే నేను స్విగ్గీ కస్టమర్ కేర్కి కాల్ చేసాను అండి నేను సం ఎంకెఎన్ ఫాస్ట్ ఫుడ్స్ నుంచి బిర్యానీ ఫ్రెంచ్ ఫ్రైసు ఇవన్నీ ఆర్డర్ పెట్టాను కాకపోతే నా నా ఆర్డర్లో వచ్చి మంచూరియా మిస్ అయింది దానికి రీసన్ ఏంటి అలాగే నాకా మనీ కూడా యాస్ సూన్ యాస్ పాసిబుల్ కావాలి అంటే ఇంగ్లీష్ తక్కువ చెప్పు నాకు ఎన్ రోజులలో నాకు ఆ డబ్బులు అనేది రిటర్న్ అవుతాయి తర్వాత ఎ నాకు డైరెక్ట్గా వ్యాలెట్లో పడతాయా లేకపోతే సపరేట్గా పడతాయా ఇలా నీకు నచ్చింది